హలో చెప్పండి మేడమ్ గుడ్ మార్నింగ్ ఓకే అండి తప్పకుండా సో మీరు ఏ ఏ పెయింట్ వేయాలి అనుకుంటున్నారు కలర్ కాని అలా ఏమైనా ఐడియా ఉందా లేకపోతే చెప్పాలా లైట్ కలరా ఓకే అండి పెయింట్స్ వచ్చేసి మన దగ్గర అంటే ఎన్ని ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఉందండి మీది టూ ఫ్లోర్స్ వరకుందా ఓకే అండి సో ఫస్ట్ లోపల అయితే సా ఫస్ట్ అది ఉంటుంది కదా లపమ్మి అనేది పట్టీ సో పట్టీ కాస్ట్ వచ్చేసి ఒక నైన్ హండ్రెడ్ రుపీస్ ఫర్ బ్యాగ్ ఉంటదండి ఆ బ్యాగ్ వచ్చేసి మీకు థర్టీ కేజీస్ వరకు అవైలబుల్గా ఉందండి సో మీరు టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అంటున్నారు కాబట్టి మీకు దాదాపు ఒక ఫిఫ్టీ బ్యాగ్స్ వరకైతే అయితాయండి సో మీరు ఎక్కువ బల్క్లో తీసుకుంటే మేము డిస్కౌంట్ ఇస్తాము దాని తర్వాత మీరు లైట్ కలర్ అంటున్నారు కదా ఫస్టు పట్టీ వేయాలి ఆ పట్టీ వేసిన తర్వాత ఒక త్రీ డేస్ అవుతుంది కదా మ్యామ్ త్రీ ఫోర్ డేస్ అది ఆరాలి అది ఆరిన తర్వాత మళ్ళీ మీరేమైనా లైట్ కలర్ అంటే మా దగ్గర ఒక బేబీ పింక్ కలర్ ఉందండి అది కొంచెం షైనింగ్ బాగుంటది సో మీరు ఇంట్లో ఏయడానికి అంటున్నారు కాబట్టి దాంట్లో బేబీ పింక్ కలర్ ఏసుకోండి సో బయట అది మీరా అది ఉంటాయి కదా మ్యాడమ్ సీలింగ్ ఉంటాది కదా సీలింగ్ సీలింగ్కైతే ఓన్లీ నార్మల్ వైట్ కలర్ ఉంటే చాలు చాలు ఓకే ఇంకోటి బయటొచ్చేసి మీకు సో ఆరెంజ్ కలర్ ఉంటాయి కదండీ లైట్ ఆరెంజ్ వైలెట్ గాని ఆరెంజ్ గానీ ఆ కలర్స్ కొంచెం కాంబో చాలా బాగుంటది సో మీరు ఇది మొత్తం ఉన్నాయి మ్యాడమ్ పెయింట్స్ అయితే అవైలబుల్గున్నాయ్ ఇక నేను మీకు వాట్సప్ కూడా పంపిస్తాను సో పెయింట్ వచ్చేసి ఆయిల్ పెయింట్ కూడా ఉంది మా దగ్గర ఆయిల్ పెయింట్ ఏందంటే సింగిల్ కోటింగ్ ఏస్తారు కదా లైటు లైట్ ఏస్తే అంత కలర్ అనేది రాదు సో దానికి టూ త్రీ టైమ్స్ వేయాల్సొస్తది సో పెయింట్ వచ్చేసి మీరు చెప్పారు కదా లైట్ కలర్లు సో నేను పింక్ పింక్ కలర్ అది పంపిస్తా బేబీ పింక్ కలర్ అది వచ్చేసి ట్వంటీ లీటర్స్ అండి ట్వంటీ లీటర్స్ వచ్చేసి మీకు టువల్ టువల్ టూ థర్టీన్ హండ్రెడ్లో వస్తది సో ఈద్ ఈది ఇది వచ్చేసి మీకు దాదాపు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వరకు అవుతాదండి ఎందుకంటే టూ ఫ్లోర్స్ బిల్డింగ్ కదా సో మీరు ఒకసారి వచ్చారనుకో మన్ ఎస్టిమేషన్ ఏద్దాం ఎస్టిమేషన్ ఏసి దాని పక్కనే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మా షాప్ వచ్చేసి రాజ్ కుమార్ పెయింట్ షాపు ఇదొచ్చేసి ఏపీలో ఉంది ఎన్టీఆర్ డిస్టిక్లోకే నేను ఇది మీ వాట్సప్ నెంబరా మ్యామ్ లొకేషన్ కూడా పంపిస్తాను ఇంకోటి మా దగ్గర ఉంటాయి కద్ చాట్ పంపిస్తాను దానిలో మీరు కలర్స్ సెట్ చేసుకోండి కలర్ ఓకే చేసుకున్న తర్వాత మాకు కాల్ గాని మెసేజ్ గాని చేశారనుకో నేన్ నేను లొకేషన్ కూడా పంపిస్తాను అక్కడికొచ్చి మీరు కాంటాక్ట్ అయ్యారనుకో ఒకసారి వచ్చేముందు కాల్ చేయండి ఓకే అక్కడ నేనే ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మా సర్వీస్ టైం వచ్చేసి సాటర్డే సండే కూడా ఉంటాదండి సో వచ్చేముందు ఒకరోజు కాల్ బ్యాక్ చేశారనుకో నేను మీకు చెప్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా రండి